నాకు ఇష్టమైన సీజన్ వింటర్ సీజన్ అనేది ఇష్టము ఎందుకు అంటే సంవత్సరానికి చివరన వస్తుంది కాబట్టి వింటర్ సీజన్ అయిపోయాక సంక్రాంతి అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా వింటర్ సీజన్లో అయితే చాలా చలి ఎక్కువగా ఉండడం వల్ల మనం రగ్గులు స్వెటర్లు అన్ని రకాలవైన వస్త్రాలు ధరించడం ధరిస్తూ ఉంటాం అందువలన నాకు చాలా ఇష్టం ఎక్కువగా చలి ఉండేటప్పుడు భోగిమంట లాగా వేసుకుంటాం అందరూ వస్తూ ఉంటారు ఆ భోగి మంట వేడి దగ్గరికి వింటర్ సీజన్ అన్ని సీజన్ల కన్నా వింటర్ సీజన్ చాలా బాగుంటుంది